మాది వాడపల్లి వాడపల్లంటే పురాతనమైన కట్టడాలు మళ్ళీ గుళ్ళు మళ్ళీ కృష్ణ ముసి సంగమం ఉన్నాయి వాడపల్లి అంటే వజ్ర రాళ్ళు వజ్ర రాజులు ఏలిన రాజ్యం ఇది అయితే కృష్ణా మూసి సంగమం అయితే మాకు మీనాక్షి అనే మీనాక్షి ఆగ్నేశ్వర అని శివుడు దేవాలయం ఉంది మాకు ఇవాళ పూర్వం ప్రాచీన ప్రాచీన పూర్ణ యుగాన ఉన్న దేవాలయం అది క్రీస్తుశకం కనీసం ఐదొందల సంవత్సరాల క్రితం ప్రాచీన కాలానికి శివుడు పుణ్యక్షేత్రం అది శివుడికి పూజిస్తాం అది పుణ్యం మేము పూజిస్తుంటే శివుడు ఒకప్పుడు దానికి ఒక చరిత్ర ఉంది దేనివలన అంటే అది ఒక కొయ్యరాజు అని ఒక కొయ్యరాజు నివసిస్తూ ఉండేవాడు ఇక్కడ అయితే కొయ్యరాజు నివసిస్తూ ఉండే దాని చరిత్ర ఇది కొయ్యరాజు నివసిస్తున్నాడు అయితే కొయ్యరాజు వాళ్ళ పిల్లలకి ఆహారానికి కావాల్సినన్నీ పొద్దుగూకులు షికారు చేసి చేసి చేసి అలసిపోయి విశ్రాంతి ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకున్నాడు మంచి వేసవి కాలంలో విశ్రాంతి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ కోయరాజు మూడు నాలుగింటి ప్రాంతానికి సాయంత్రం పూట సమయం వేళ మూడు నాలుగింటి ఆ ప్రాంతానికి ఒక బాగా గుబురుగా ఒక చెట్టు నుంచి పావురం బయలుదేరింది బయలుదేరి లేచింది ఆ టయానికి కోయరాజు చెట్టు నీడన కాసేపు విశ్రాంతి తీసుకోని లేచే టయానికి ఆ పావురం అనేది బయటికెళ్ళింది దానివల్ల ఆ పావురం చూసి ఆ ఇవాళయితే మాకు సరిపోతుంది ఆహారానికి అననుకుంటూ దానికి వెంబడిస్తాడు వెంబడిచ్చిన తర్వాత ఆ పావురం పోతూ ఉంటే రాజుగా కొయ్ కొయ్యరాజు కూడా అంటి పరుగులు పెడుతూ తీసుకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్న తర్వాత తీ మంచి బాగా పొద్దు సమయాన పొద్దుగూకుతుంది ఆ టయానికి దానికి వేట వేటాడడానికి బయలుదేరి బాణం గురి పెడతడు గురి పెట్టిన తర్వాత గురి పెట్టే టయానికి ఆ టయం కొట్టే టయానికి ఆ టయానికి ఈ శివుడు అనేది ఒక మానవుడిలాగా బయలుదేరి వస్తుంటే దానెంబడి ఈ పావురం అడ్డంగా అయ్యా నన్ను రక్షించు అని చెప్పింది చెప్పిన తర్వాత ఏంటమ్మా అంటే పలానా ఈ కొయ్యరాజు నన్ను చంపడానికి పైకి వస్తుండు దానివల్ల నాకు ప్రాణ భిక్ష పెట్టమని ఆ సాయం సమయం వేళ ఒక మానవ జన్మలాగా దేవుడు

వస్తాడు వచ్చిన తర్వాత దానికి అడ్డగించి అయా పావురానికి నా భుజం ఉన్న పావురానికి మీరు చంపొద్దు అని ఆ కొయ్యరాజు చెప్పిన తర్వాత చెప్తే మీకు ఏమి కావాలి ఏందంటే ఈరోజు మేము పస్తు ఉన్నం మాకు ఆహారం కావాలి ఆ పావురానికి మీరు అడ్డు వేస్తే దాని చంపి ఈ ఇవాళ వరకు మేము సేవ చేసుకుంటాం అని చెప్తాడు కొయ్యరాజు అయితే ఆయన ఏమంటాడు నా వెనుక ఉన్న ఏ జంతువు అయినా గానీ ఏ ఏదైనా గానీ పక్షి అయినా గానీ ఏ మానువుడే గానీ నా వెనుక వచ్చిందానికి నేను అలాంటివి చెయ్యనని నువ్వు ఏం కావాలో కోరుకోమనంటే అంటే నాకు నీ తల సులు ఉన్న మెదడు కావాలని అని అంటాడు కోయరాజు అలా సరే అలా విధంగానే అనుకుంటా మెదడులో ఉన్న ఈ నాలుగు వేళ్ళ కింద త్రిశులానికి లాగించి ఆ కోయరాజు ఇస్తాడు ఎక్కిన తర్వాత కోయరాజు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తరు పోయి వెళ్ళిపోతాడు అలా ఆ పావురము లేచి గూటికి ఎళ్ళిపోయిద్ది అదే తీసిన తీసుకి అక్కడే ఆ రాయి శిలగా మారి ఆ శిలలోనికి గంగ దాంట్లో ప్రవేశించి అదేవిధంగా జలపాతం లాగా అదే స్వీగా చిరస్థాయిగా శిలా విగ్రహంగా వెలిసిపోతుంది అలాగే మా దానికి వాడపల్లి ఈ మీనాక్షి సమీశ్వరంగా ఈ శివుడు స్వామి అని అంటారు దానివల్ల అది చిరస్థాయిగా ఉండిపోయింది అలా దాంట్లో త్రిశూలంలో

జలపాతం గంగ ఇప్పుడు తోడుతున్న కొద్దీ వాటర్ నీళ్ళు వస్తూనే ఉంటుంది తోడుతున్న కొద్దీ అది అలా శాపముగా మారి పుణ్యక్షేత్రంలాగా మా వాడపెల్లికి చిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోయింది దానికి ప్రతీ పల్లెటూరి ప్రాంతానికి సిటీకి అన్నిటికి మారుమోగి పలానా వాడపల్లిలో శివుడు స్వామి అనేది మీనాక్షి ఆగ్నేశ్వర స్వామి అనే దేవాలయం టెంపులు చిరస్తా ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది అదేవిధంగా ఇటు మూసి ఇటు కృష్ణా నది సంగము అనేది ఒక పుణ్యక్షేత్రంలాగా అయ్యింది దానికి ఒక చరిత్రగా నిలిచిపోయి అదే విధంగా అక్కడే మళ్ళీ నర టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది అక్క అది కూడా పురాతనమైన కాలమే అదే కాలమే ఒక ఐదొందల సంవత్సరాల క్రితం పురాతన దేవాలయం అది కూడా మంచి చిరస్థాయిగా దాన్ని కూడా ఒక చరిత్ర ఒక ఈ మీనాక్షి ఆగ్నేశ్వర స్వామి దేవాలయం ఎట్లా ఉందో చరిత్ర దాన్నిక్కూడా ఒక చరిత్ర లాగుంది అయితే ఆ స్వామి వారికి రెండు దీపాలు వెలిగిస్తాం వెలిగించిన తర్వాత ఒక దీపమేమో కదులుతూ ఉంటుంది ఒక దీపం ఏమో నిట్టనిరాగ ఉంటుంది దానికే ఆ దీపానికి ఆక్సిజన్గా పిలుస్తాం మన మానవుడు అదేవిధంగా స్వామివారిక్కూడ ఆ దీపం లాగా దీపాలు వణుకుడు దొనుకుడుగా ఉంటుంది ఒకటి నిట్టనిటారుగా ఉంటుంది ఒక దీపము అటూ ఇటూ కదులుతా ఉంటుంది దానికే పుణ్యక్షేత్రం నరసింహ స్వామి టెంపుల్ అని అంటారు అది అది కూడా మంచిగా పేరు మోసిందని స్వామి అదే కాకుండా మళ్ళీ మాకు చుట్టుపక్కల మంచిగ కోటలు మంచిగా ఆహ్లాద ఆహ్లాదకరంగా మంచిగా సుందరంగా మాకు టెంపులు గాకుండా మసీదులు మంచి పురాతన కాలంలో మనం బ్రిటిష్ పరిపాలించిన ఆ కోటలు ఆహ్లాదకరంగా కోటలు వైడూర్యాలు పురాతన కాలం అయిన ఉన్న మనం అనుకు పురాతన వజ్ర రాళ్ళు అని రాజు ఏలిన వాళ్ళ అనుభోదీలు కొన్ని కొన్ని మాకు ఆ ఏరియాలో కనిపిస్తూ ఉన్నాయి దానివల్లనే దానికి ఒక పురాతనమైన మంచి సాంప్రదాయంగా ఉన్నది ఈ వాడపల్లి చ చరిత్రలో అని అంటారు అదే కాకుండా మళ్ళీ అటూ దీనికి మూడు కోటలున్నాయి ఒకటి మధ్య కోట అంటారు రెండవ కోట అంటారు మూడవ కోట అంటారు మూడు కోటలు కూడా దీనికి మూడు చుట్ ఊరు చుట్టూ కోటలుంటాయి కోటలల్లో అప్పుడు నడి కోటరు సెంటర్ కోటరు మూడు మూడవ కోటరు అనంటారు దానికి ఒక గౌడీ అంటారు దానికి తగ్గట్టు ఇక్కడ స్వామి వారు వెలసిన ప్లేసుగా పురాతనమైన ఒక బొడ్రాయి అనేది పూర్ణ కానుంచి బొడ్రాయి కూడా ఉన్నది అదేవిధం కాకుండా కొన్ని కార్యాచరణ కట్టడాలు కట్టించిన చారిత్రకమైన శిలా విగ్రహాలు కొన్ని కొన్ని తెలిసినా మనం స్వరంగ మార్గాలు అదే కాకుండా

ఇప్పుడు మనం కట్టుబడుల మండపాలు అదే కాకుండా మళ్ళీ మనకి కొన్ని గృహాలు పోతే కొన్ని కొన్ని చూసి చూడనట్టు ప్రదేశాలు కూడా ఉన్నాయి మంచి అనుభూతి గల వాతావరణం పల్లెటూళ్ళు ఉన్న ఆ వాతావరణం ఎట్టుంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం అయినా టెంపుల్లో మనం చూడాల్సిన ప్రదేశమే దానికి చిరస్థాయిగా ఒక చరిత్రగా సృష్టించారు